చట్టపరమైన డాక్యుమెంట్లు పొందడం అనేది చాలా కష్టం నేను మనకి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని మనం పొందుపరచుకోవాలి సమాచారం అనగా దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ మన దగ్గర జాగ్రత్తగా ఉన్నయెడల ఆ డాక్యుమెంట్లను మనం పొందడం సులభతరం అవుతుంది లేని యెడల చాలా కష్టతరం అవుతుంది డాక్యుమెంట్లను రూపొందించడంలో చాలా రిస్క్తో కూడిన సమస్యలు అనేకమైనవి ఉన్నాయి దానికి పలనా కాగితం కావలి అంటే ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకంటే ఆ డాక్యుమెంట్ని మనం రూపొందించలేము ఈ యొక్క డాక్యుమెంట్లు రూపొందించడంలో ఇఎస్ఇ సేవలు ఆధార్ సేవలు ఎంతగానో సహాయపడుతున్నాయి ఈ డాక్యుమెంట్లు అనేవి మనకి ఎంతగానో అవసరం కావున డాక్యుమెంట్లు రూపొందించడం అనేది కష్టతరమైనది ఎందుకనగా డాక్యుమెంట్లులో ఒరిజినల్ డాక్యుమెంట్సు డూప్లికేట్స్ డాక్యుమెంట్సు ఉంటాయి మనం చట్టపరమైన డాక్యుమెంట్లు రూపొందించడానికి ఎంతగానో శ్రమపడి కష్టపడాల్సి ఉంటుంది ఎందుకనగా ఎలా పడితే అలాగా డాక్యుమెంట్లని సృష్టించడానికి ఎవరికి సాధ్యం కాదు కావున డాక్యుమెంట్లకి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి కావున డాక్యుమెంట్స్ అనేవి చాలా విలువైనవి చట్టపరమైన డాక్యుమెంట్సు ఇంకా విలువైనవి కావున చాలా జాగ్రత్తగా వహించాలి